బాదం మిల్క్ షేక్ రోస్ మిల్కు చాక్లెట్ మిల్క్ షేకు సాల్మన్బెర్రీలు బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ బ్లాక్బెర్రీ అల్ఫాల్ఫా స్ప్రౌట్సు చిక్కుడు జాతికి చెందిన గింజలు మొలక ఎత్తిన గింజలు